ఆంధ్రప్రదేశ్లో పర్యాటక స్థలాలు చాలా ఉన్నాయి ఆ పర్యాటక స్థలాల్ని పర్యటించడానికి కూడా గవర్నమెంట్ చాలా మంచి మంచిగా తీసుకుంటుంది అన్నమాట భద్రతలు అన్నీ అక్కడ ఉన్న సదుపాయాలు అన్నీ చాలా బాగా ఉంటాయి అలాగే మనం పర్యటించాల్సిన కొన్ని ప్రదేశాలు అంటే అది కాలాన్ని బట్టి మనం పర్యటించచ్చు అంటే వేసవికాలంలో కొన్ని పర్యటించవచ్చు చలికాలంలో వర్షాకాలంలో అలాగే వసంత ఋతువు అంటారు కదా అలా కొన్ని కొన్ని కా కొన్ని కొంత కాలంలో కొన్ని కొన్ని స్థలాల్ని పర్యటిస్తే మనకు ఉల్లాసంగా ఫ్యామిలీతో గడిపునట్లు ఉంటుంది అలాగే వేసవికాలంలో బీచెస్సు అంటే వైజాగ్ బీచెస్సు నెల్లూరు మైపాడు కోడూర్ బీచెస్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అలాగే నెల్లూరు విషయానికి వస్తే పెంచల కోన ఇది చాలా ఫేమస్ అవుతుంది ఈ రోజులలో కూడా పెంచల కోన అక్కడ వాటర్ఫాల్సు అక్కడ ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంతే మది మనం జాగ్రత్తగా ఉండాలి అంతే కాకపోతే వాళ్ళు ఇవ్వాల్సిన భద్రత వాళ్ళు ఇస్తారు కాకపోతే మన జాగ్రత్తలో ఎప్పుడు మనము ఉండాలి అలాగే బీచెస్ సంగతికి వచ్చిన అంతే బీచెస్ ఏంటంటే వేసవికాలం కదా కొద్దిగా ఎక్కువ డిగ్రీస్ ఉంటాయి మన పిల్లల్ని కానీ కొద్దిగా హైడ్రేటెడ్గా ఉంచాలి వాటర్ తాగిస్తు అట్లా ఉండాలి అది కాకుండా ఉప్పు నీరు కాబట్టి ఎక్కువ వాటర్ లాగేస్తుంది అన్నమాట బాడీ నుంచి సో షింక్ అయిపోతుంది సో మనం ఇప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి ఇంకొకటి ఇలాగే ప్రతి కాలంలో ప్ర కొన్ని కొన్ని స్థలాలు ఉంటాయి అలా మనం ఫ్యామిలీతో గడపడానికి వెళ్ళడానికి చాలా బాగుంటుంది ఇంకొకటి ఇప్పుడు పులికాట్ లేక్ పులికాట్ లేక్ ఇలాగే చాలా లేక్సు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం వీక్షించాల్సిన స్థితి ఉంది ఎందుకంటే మనం ఫ్యామిలీతో వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుద్ది మైండ్ కూడా సంవత్సరంలో ఒకటి రెండు సార్లు అన్నా వెళ్ళేసి రావాలి